భారతీయ సినిమాలు మరియు సంగీతం ఎంతో బహుముఖమైనది భావోద్వేగాలతో నిండినది వీటిలో సంస్కృతి కుటుంబ విలువలు వినోదం అన్నీ కలిగిలిపి ఉంటాయి అందుకే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి నేను చూస్తూ ఇష్టపడే సినిమాలు సిరీస్లు ఏవైతే ఉంటాయో అవి బయోపిక్స్ కానీ హాస్య ప్రధాన సిరీస్లు కానీ కొన్నిసార్లు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఇంకా కథలో బలం ఉన్న కథా చిత్రాలు ఇలాంటివి అంటే నేను చాలా బాగా ఇష్టపడి చూస్తాను ఇంకా నాకు ఇష్టమైన నటుడు ఎన్టిఆర్ రామచరణ్ ఇంకా నటి సాయిపలవి సమంత ఇంకా నేను మంచి మంచి పాటలు అనగా మనసుకు ప్రశాంతంగా అలా వింటున్నప్పుడు ఇష్టంగా ఉంటూ అలా నిద్ర వచ్చే పాటలంటే నాకు చాలా ఇష్టం నేను అవి చాలా ఇష్టంగా వింటాను నాకు ఇష్టమైన సింగర్ ఎవరంటే సిడ్ శ్రీరామ్